అవునండి చెప్పండి ఓకే పేపర్స్ ఉన్నాయా ల్యాండ్కి మీ ల్యాండ్ పేపర్స్ ఉంటాయి కదండి ఓకే మీ సాలరీ స్లిప్పులు ఉంటాయా ఓకే మీ సిబిల్ ఉందా అండి మీకు ఒక పని చేయండి మీరు అవి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఒకసారి బ్యాంకుకి రండి బ్యాంకుకి వచ్చిన తర్వాత చూసి చెప్తామండి మీకు ఎంతవరకు కావాలండి అది మీ దాన్ని బట్టి చూస్తామండి మీకు ఇవ్వగలుగుతామా లేదా అంటే మీ డాక్యుమెంట్ వ్యాల్యూ చూడబడుతుంది కదండి ఎక్కడున్నా దాని వాల్యుయేషన్ తీయబడుతుంది వ్యాల్యువేషన్ చూసి దాని వ్యాల్యూ ఎంత దాని మీద లోన్ అనేది ఎంత ఇవ్వాలన్నది మేము నిర్ణయిస్తాం అన్నట్టు అవును ఉన్న గోల్డ్ లోన్ తీసుకోవచ్చండి గ్రాముకు ఆరు వేలు టూ పర్సెంట్ పడుతుందండి మీరు ఒకసారి బ్యాంకుకి రండి విజిట్ చేయండి మేము అన్నీ చూసి చెప్తామండి ఓకే అండి కలవండి ఇక్కడ ఓకే ఓకే ఓకే ఇక్కడనే కరీంనగర్ బ్రాంచ్కి రండి ఓకే ఓకే అండి